హలో చెప్పండి అవునండి ఓకే అండి ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉందా అండి ఓకే అండి ఫీవర్ ఇంకా అండి ఓకే అండి ఎన్ని డేస్ నుంచి ఉందండి ఓకే అండి మీకు ఒకటి పారాసిటమాలు ఇంకా దానికి కోల్డ్కి ఇస్తానండి అవి వాడండి ఒక టూ డేస్ వరకు ఏం రాదండీ నార్మల్ డోసేజే ఇస్తాము మీకు చేస్తామండి ఓకే అండి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నయా అండి ఓకే అండి ఏమంటారు ఫీవర్కి కోల్డ్కి కాఫ్కి నేను ట్యాబ్లెట్స్ మీకు ఆన్లైన్లో పంపిస్తానండి అడ్రెస్ పెట్టండి అడ్రెస్ పెట్టండి నైట్ వరకు డెలివరీ అవుతుందండి ఎమౌంట్ మీరు ఆన్లైన్లోనే పే చెయ్యండి అడ్రెస్ పెట్టండి ఈ నంబర్కి ఓకే అండి